చెప్పండి అవును మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ మీ మీ పేరు చెప్పండి శ్వేతా నా ఒక్క నిమిషం ఉండండి వచ్చింది మ్యాడమ్ షుగర్ అయితే కొంచెం ఎక్కువే ఉంది మ్యాడమ్ మీకు పాస్టింగ్ ముందు టూ సెవెంటీ పైన ఉంది ఆ తర్వాత పాస్టింగ్ తర్వాత తీసిందోచ్చి త్రీ హండ్రెడ్ పైన ఉంది మ్యాడమ్ బయట ఫుడ్స్ ఏమన్న ఎక్కువ తీసుకుంటున్నారా మీరూ బయట ఫుడ్స్ ఏమన్న ఎక్కువ తీసుకుంటున్నారా ఓకే ఇప్పుడు లెవల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఒక వన్ మంత్కి నేను ఇన్సులిన్ సజెస్ట్ చేస్తాను మీకూ ప్రాబ్లమ్ ఏం లేదు ఒక వన్ మంత్కి ఇన్సులిన్ వాడారంటే కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఫుడ్ డైట్ కొంచెం మెయింటైన్ చేయండి ఎక్కువ రైస్ తీసుకోకండి మీరూ మార్నింగ్ వచ్చేసి కొంచెం వాకింగ్ చేయండి తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గానే తీసుకోండి ఓట్స్ ఇలాంటివి పూరి పొంగల్ ఇలాంటి వన్నీ అవాయిడ్ చేసేయండి అది ఎక్కువా షుగర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అవన్నీ తింటే ఇడ్లీ ఇలా ఇలాంటివి తినండి మధ్యాహ్నం వచ్చేసి సంగతి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి రైస్ కొద్ది రోజులు అవాయిడ్ చేసేయండి నైట్ వచ్చేసి చపాతి తీసుకోండి సాయంత్రంలో కొంచెం వాకింగ్ చేయండి నెక్స్ట్ వీక్ వచ్చారంటే నేను ఇన్సులిన్ ఎలా వేయాలో అని చెప్పేసి చూపిస్తాను మీకూ ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది మీకూ వేసుకోవడం కొంచెం ప్రాబ్లమ్గా ఉంటే పక్కన మెడికల్ షాప్ వెళ్తే కూడా వాళ్ళు కూడా వేస్తారనమాట మార్నింగ్స్ ఫోర్ ఎమ్ఎల్ తీసుకొని తరవాత హాఫ్ యాన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి నైట్ వచ్చేసి నైట్ ఒకసారి వేసుకోండి వేసుకొని హాఫ్ యాన్ అవర్ తరవాత బ్రే టిఫన్ తీసుకోండి చపాతి నేన్ మీ డైట్ ప్లాన్స్ వచ్చి మీ వాట్సప్ నంబర్కి చేసేస్తాను దాన్ని ప్రకారం కొంచెం ఒక వన్ మంత్ ఫాలో అయ్యారంటే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఓకేనా మనమే వేసుకోవచ్చు మ్యామ్ నేన్ మీకు చూపిస్తాను ఎలాగని చెప్పేసి మీరు క్లినిక్కి వచ్చారంటే నేన్ మీకు ఒకసారి వేసి చూపిస్తాను మీకు అలా వేసుకోవడం కొంచెం భయంగా ఉంది అనిపిస్తే మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు వేస్తారు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకొకరు కూడా ఎవరన్నా వేయొచ్చు మీ హస్బెండ్ అయినా ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు వేసుకోవచ్చు అనమాట ఓకే రేపు ఒకసారి క్లినిక్కి వచ్చి మీ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోండి నేను కొన్ని డైట్ ప్లాన్లు నేను మీకు చెప్తాను దాన్ని మెయింటైన్ చేసారంటే వన్ మంత్ లోపల కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఓకేనా ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ